ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రశ్న పర్యావరణంపై అవగాహన పెంచుకోవడానికి ఎలా పనులు చేయాలి మీరు ఎప్పుడైనా ఈ రకమైన కార్యక్రమంలో పాల్గొన్నారా దీనికి మీరు తెలుగులో ఇలా సమాధానం ఇవ్వ ఇవ్వవచ్చు సమాధానం పర్యావరణంపై అవగాహన పెంచుకోవడానికి పర్యావరణ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి మొక్కలు నాటాలి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి స్కూల్లో గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి నేను కూడా ఒకసారి మా స్కూల్లో నిర్వహించిన మొక్కలు నాటిన కార్యక్రమంలో పాల్గొన్నాను ఆ కార్యక్రమం ద్వారా పర్యావరణ రక్షణ గురించి చాలా తెలిసింది ఇకపై ఎల్లప్పుడూ ప్రకృతిని కాపాడేందుకు ప్రయత్నిస్తాను ఇంకా సహాయం కావాలా ఖచ్చితంగా మీ కోరిక ప్రకారం దీన్ని విస్తృతంగా మరియు మరింత వివరంగా అందిస్తున్నాను సమాధానం పర్యావరణంపై అవగాహన పెంపొందించడంలో ఈ కాలంలో అత్యంత అవసరమైన విషయం మన జీవన శైలి పరిశ్రమలు వాహనాల వాడకం వంటి అనేక కారణాలతో పర్యావరణం రోజు రోజుకి దెబ్బతింటుంది దీనివల్ల వాతావరణ మార్పులు జలభూగర్భం తగ్గిపోవడం వాయు మరియు నీటి కాలుష్యం జీవజాతుల నాశనం వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలో పర్యావరణంపై అవగాహన కల్పించడం ద్వారా ప్రజలలో బాధ్యత ర ప్రవర్తించే అలవాటు పెంచవచ్చు పర్యావరణ అవగాహన పెంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి వృక్షారూపణ ప్రతి ఒక్కరు కనీసం ఒక్క మొక్క నాటి దాన్ని పరిరక్షించాలి ఒక వ్యక్తికి ఒక మొక్క అనే నినాదాన్ని అమలు చెయ్యాలి పరిశుభ్రత కార్యక్రమాలు గ్రామాల్లో పట్టణాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు శ్రమదానం ద్వారా శుభ్రత కార్యక్రమాలు చేయాలి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించి పునర్వినియోగ సాధ్యమైన వస్తువులు వాడాలి పునర్వినియోగం పునరుత్పత్తి చెత్తను వేరుచేసి రీసైక్లింగ్ ప్రక్రియలను పంపించాలి స్కూళ్ళు కళాశాల ద్వారా అవగాహన విద్యార్థుల ద్వారా సామాజిక అవగాహన పెంచేందుకు జాతరలు ప్ర ప్రదర్శనలు నాటికలు నిర్వహించాలి సోషల్ మీడియా వేదికగా ప్రచారం పర్యావరణం రక్షణ గురించి వీడియోలు కథలు బొమ్మల ద్వారా అవగాహన కల్పించవచ్చు